హలో చెప్పండి ఆ అవునండి చెప్పండి

అవును చాలా బాగుంది మేము నేను కూడా ఒకసారి హైదరాబాదు నుంచి చెన్నైకి రావాలనుకుంటున్నాము

అవును అవును వెళదాము ఆ ఆ ఆ చాలా బాగుంది ప్లాన్ చేసుకుని ఒకసారి చూసి వద్దాము వెళ్దాము ఆ బాగుంటుంది అక్కడ ప్లేస్ చూడటానికి కూడా క్లైమేట్ వాతావరణం అన్ని బాగుంటుంది ఒకసారి వెళ్దాము అలానే హ సరే వెళ్దాం ఆ ఆ

ఆ ఆ అ

హ అలానే అలానే వెళ్దాం